హలో సార్ మీరే మీరు ఏ బుక్ గురించి చెబుతున్నారు ఆహా మీరు అదే రోజు గమనించి చెప్పాల్సిందిగా ఉండేది అయినా మీరు బిల్లుతో పాటు బుక్ తిరిగి తీసుకురాకపోతే ఎక్స్చేంజ్ చేయడం కష్టంగా ఉంటుంది ఓకే సార్ మేము మా బుక్స్ ఎంట్రీలను చెక్ చేస్తాను కానీ సాధారణంగా మేము రిటర్న్ పాలసీ ప్రకారం బిల్ బిల్ లేకుండా రీప్లేస్ చేయము అయినప్పటికీ మీరు తీసుకొచ్చిన బుక్ కొత్తదిగా ఉంది కాబట్టి మేము మేనేజర్ని అడిగి చూస్తాను సరే సార్ నేను మేనేజర్తో మాట్లాడాను మేము బిల్ లేకపోయినా బుక్ ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ ఇస్తున్నాము కానీ మీరు మా షాప్ నుంచే కొనుగోలు చేశారని కన్ఫామ్ కావాలి మీరు ఇప్పుడే రాగలరు కానీ ముందుగా మీరు తీసుకువెళ్ళిన బుక్ కండిషన్ చెక్ చేస్తాం అది డ్యామేజ్ కానీ రాయిపోని అలా అలానే పేజీలు చెదిరిపోని విధంగా ఉండాలి సరే సార్ రండి మేము మీకు అవసరమైన బుక్ ఇచ్చేలా చూస్తాము మీకు ఎప్పుడైనా అవసరం అయితే రండి సార్ మేము సహాయపడతాము